మీ అబ్బాయి వాళ్ళ స్కూల్ నుంచి మాట్లాడుతున్నామండి మీ అబ్బాయి ఒక నాలుగు రోజుల నుంచి స్కూల్కి రావడం లేదు అదే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదండీ అదే ఏంటి స్కూల్కి రావడం లేదని

మరి ముం మరి ముందుగా మీరు చెప్పాలి కదమ్మా అది లీవ్ లెటర్ అయినా చెప్పాలి కదా లీవ్ లెటర్ అయినా పెట్టాలి కదా మీరు మీ అబ్బాయి అటెండెన్స్ కూడా తక్కువగా ఉంటుందండి స్కూల్లో వస్తున్నాడు కానీ అటెండెన్స్ తక్కువగా ఉంటే పై ఆఫీసర్లు మమ్మల్ని అడుగుతారు ఎప్పటికప్పుడు విజిట్స్కి వస్తారు స్కూల్కి అండి అవునండి మేం మేము కాదనట్లేదులెండి క్యాన్ విజిట్ అదే సర్లేండి అది మీ ఇష్యూ కానీ అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అని వస్తుందం అవునులేండి అవును అవును అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా కొంచెం ప్రిపరేషన్గా ఉంటుంది కదా అని కొంచెం ఇంటి దగ్గర చదివించండి మీ అబ్బాయిని సరే